జనమంతా నగరాలోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికి సంబంధాలు రావడం లేదు ఎందుకంటే అక్కడ అనేక మంది పనులకు అలాగే జాబ్లకు చదువుకోవడానికి వెళ్ళిపోయి ఇక్కడ ప్రజలకి ఎటువంటి సంబంధాలు రాకుండా అనేక మంది బాధ పడుతున్నారు వాళ్ళకి వాళ్ళ తల్లితండ్రులు కూడా అందుకే ఎంతో బాధ పడుతున్నారు అక్కడకి వెళ్ళిపోయి అక్కడ ఆక్కడ ప్రజలనే పెళ్ళి చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మందికి పెళ్ళిళ్ళు లేక అనేక మంది ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకి ఎంతో ఆసక్తి బాధాకరంగా బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు కావున మనము ఇలాంటివి చూసుకుంటూ మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా మనము ఉపయోగించుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకోవాలని మేము అడుగుతున్నాము